వంటకాల్లో కొంచెం రుచి పెంచాలంటే సాదాలనంగా పాత కాలంలో తీసుకుంటే ఎంతోగాను ఎంతోగాను చానా రుచులు కనిపెట్టి ముత్తాతల కాలంలో ఉండి ఉంటాయి అటువంటి రుచులు కావచ్చు అవి మనిషికి ఒక మంచి మంచి మంచి వై వైద్యం కూడ చెప్పుకోవచ్చు అలాంటి అలాంటి రుచులు కూడ ఉన్నాయి ఆహారంలో మంచి మంచి రుచులు కలిపి తినేయడం వల్ల మనిషి మనిషికి ఎటువంటి హాని కలగకుండా జరుగుతుంది కాని ఈ మధ్యలో ఈ మధ్యకాలంలో చాలా మందికి తెలియని ఎంతోగానో ఏదైనా ఒక ఆహారం చేయాలంటే దాంట్లో రుచి ఎక్కువ కావాలనేది రుచులు అంగటిలో అన్ని అన్నిరకాల ప్యాకెట్లు మసాలా ప్యాకెట్లు కావచ్చు మరి తీసుకుని క కలిపేస్తున్నారు సో అందువల్ల చానా వరకు అవి కూడా మనిషికి ఎఫెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది ఖచ్చితంగా ఎఫెక్ట్ అవచ్చును అదే పాతకాలం తీసుకుంటే అలాకాదు అవి వో అవి మంచి మంచిగా వాటిని మంచి మంచి రుచులు మంచి మంచి పొడులు అవన్నీ కనిపెట్టి మనిషికి హాని లేకుండా గమనించేవారు కాని ఈ మధ్యకాలంలో అలాంటివి కావు ఏడాడో అమ్మి ఏడాడో అమ్మే రుచులు కావివి రుచి మసాలా బయట కావచ్చు ఇవన్నీ వెసిక్ వేసి కలిపేస్తున్నారు అందువల్ల ప్రతీ మనిషికి అవి హానికరం కాకలకావచ్చును అని నేను తెలియజేస్తున్నాను